వ్యవసాయానికి నీరు చాలా అవసరం వర్షాలు పడినప్పుడు ఎక్కువగా పంటలు వేస్తు ఉంటారు రైతులకి పంటలు చాలా అవసరం రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తు ఉంటారు నీటికి ఎక్కువగా డిమాండ్ ఉంది సరఫరా కోసం పంట భూమి సాగు నీరు కోసం జనాలు రైతులు ఎక్కువగా ఎదురుచూస్తు ఉంటారు